మా ఇంటికి వచ్చిన అతిధులకి మేము చాలా మర్యాద చేస్తాము అన్నీ రకాల వంటాకాలు చేసి తృప్తిగా భోజనం పెట్టి పంపిస్తాము ఏది లోటు లేకుండా చూసుకుంటాను చికెను మటను ఫిషు అన్నీ రకాల వంటలు పప్పులు కాయగూరలు ఆకు కూరలు అన్నీ రకాల వంటలు చేసి పెడతాను తిన్నావాళ్ళు మళ్ళీ మళ్ళీ నా చేతి వంట తినాలని అనుకుంటారు అంత రుచిగా వండి పెడతాను ఎప్పుడే ఎవరు వచ్చినా సరే మా ఇంటికి భోజనానికి వస్తారు నీ చేతి వంట మళ్ళీ తినాలని ఉందమ్మా చెయ్యి అనేసి అంటారు అంత బాగా వండిపెడతాను ఏ కాలంలో అయినా సరే చలికాలంలో అయినా శీతాకాలంలో అయినా అన్నీ రకాల వంటలు చేసి తృప్తిగా భోంచేసి వెళ్ళమంటాను లో ఏ వెలితి లేకుండా మొహమాటం లేకుండా భోంచేయాలని దగ్గరుండి వం వడ్డించి పెడతాను అందరూ చాలా తృప్తిగా భోంచేసి నన్ను మరి పొగిడి వెళ్ళతారు నీ చేతి వంట ఎంత బాగుందో మా అన్నపూర్ణాదేవి ఎప్పుడు వచ్చినా కాదనవు అంత బాగా వండిపెడతావని అందరూ నన్ను మెచ్చుకుంటారు అలాగ మా ఇంట్లో ఎప్పుడూ నిత్యము ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉంటారు వాళ్ళకి కాదు అనకుండా అన్నీ సదుపాయంగాను వండి పెడతాను చుట్టాలు బంధువులు స్నేహితులు అందరూ వస్తారు నా మర్యాదకి అందరూ తృప్తిపడి నేను వండింది తృప్తిగా తిని వెళ్తూ ఉంటారు నేను కూడా విసుక్కోకుండా అన్నీ రకాలుగా వండిపెడతాను అదే వాళ్ళు మెచ్చుకుంటారు విసుగన్నది ఉండదమ్మా ఏది కావాలంటే అది చేసిపెడతావు అందుకే మళ్ళీ మళ్ళీ నీ చేతి వంట తినాలని ఉంటాది ఎంత బాగా వండుతావు అనేసి మెచ్చుకుంటారు నాకు చాలా ఆనందంగా ఉంటుంది అందుకు ఎవరు వచ్చి నా నేను మాకు వండు కున్నది అయినా పెట్టి పంపిస్తాం తరవాత మేము వండుకోని తింటాం పిండి వంటలు అంటే ఏదో పిండి వంటలు అలాగ నాకు తోచింది ఒకరోజు రెండు రోజులు ఉంటే ఏదో ఒకటి చేసిపెడతాను టిఫిన్లో కూడా తృప్తిగా చేసిపెడతాను పచ్చళ్ళు అయితేటి ఆకుకూరలు అయితేటి టిఫిన్లు ఇడ్లీలో పూరీలో దోశలో ఏదో నాకొచ్చిందో వాళ్ళకి తృప్తిగా బావుంది అన్నట్టు చేసి పెడతాను తింటారు కాదు అనకుండా తింటారు బాగుందమ్మా బాగుంది అని తింటారు